నేను తరచుగా ఒక రైడింగ్ సర్వీస్ ఉపయోగిస్తాను సాధారణంగా నేను ఒక్కడిగానే ప్రయత్నిస్తాను కానీ కొన్నిసార్లు నా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు కలిసి వెళ్ళాల్సి వస్తుంది అలాంటప్పుడు పెద్ద ట్యాక్సీ అవసరం పడుతుంది ఈ మధ్య నేను గమనించింది ఏమిటి అంటే రైడింగ్ సర్వీస్ తరచుగా కొత్త కొత్త యూజర్ల కోసం లేదా ప్రత్యేక సందర్భాలలో ప్రోమో కోడ్లను అందిస్తాను నేను మీ రైడింగ్ సర్వీస్ను చాలా కాలంగా ఉపయోగిస్తాను నేను మీ నమ్మకమైన కస్టమర్ను కాబట్టి నాకు లేదా నా స్నేహితులకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయత్నించేటప్పుడు ఉపయోగపడే ప్రోమో కోడ్లను ఏమైనా అందుబాటులో ఉన్నాయా అని తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఒకవేళ ఉంటే వాటిని ఎలా పొందవచ్చో లేదా ఎలా ఉపయోగించవచ్చో కూడా చెప్పగలరా పెద్ద ట్యాక్సీ బుక్ చేసుకుంటున్నప్పుడు డీస్కౌంట్ లభించే ప్రోమో కోడ్ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే సాధారణంగా ట్యాక్సీ కంటే పెద్ద ట్యాక్సీకి ఎక్కువ ఛార్జ్ చేస్తాను ఒకవేళ మీరు అలాంటి ప్రోమో కోడ్లను అందిస్తే నేను తరచుగా మీ సర్వీస్ను ఉపయోగించాలి అనుకుంటున్నాను మరింత ఆసక్తి చూపుతాను అలాగే నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కూడా మీ సర్వీస్ను రిఫర్ చేస్తాను ప్రస్తుతం ఏమైనా ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నాయా నా భవిష్యత్లో ఏమైనా ప్రోమో కోడ్లను విడుదల చేసే ఆలోచన ఉందా ఒకవేళ ఉంటే వాటి గురించి నాకు ముందుగా తెలియజేయగలరా మీ ప్రోమో కోడ్లను సమాచారం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ సమాధానం కోసం ఆసక్తి ఉంది మీరు నాకు ప్రోమో కోడ్లు లేదా డిస్కౌంట్ గురించి తెలియజేస్తే నా తరువాత రైడ్ను బుక్ చేయవలసి కోరుతున్నాను అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ సహాయానికి ధన్యవాదాలు వీలైనంత త్వరగా స్పందించగలరని ఆసక్తి చూస్తారు